ప్రతీ మనిషి కూడా కష్టాల్లో ఉండేటి అప్పుడు ఎక్కువగా ఆలోచించడం వలన మానసికంగా గురి అవుతాడు దీని వలన ఎక్కువగా ఇబ్బంది పడుతాడు అంటే ఆలోచన పెరగడం వలన స్ట్రెస్ అనేది పెరిగి మనిషి ఒత్తిడి పెరిగి అనారోగ్యం పాలు అవుతారు దీనికి సంబంధించినంతవరకు యోగా ఒకటే మార్గము ఎక్కువగా ఆలోచించకుండా ప్రతీ రోజూ ఉదయాన్నే యోగా చేస్తూ ఆలోచన చేయకుండా ఉండడం ద్వారా మనం ఈ ఒత్తిడి తగ్గించుకోగలము ఎక్కువగా స్కూళ్ళలో ఈ రోజుల్లో ఎక్కువగా దీనికి మార్గాలు ఉన్నాయి స్కూల్లో ప్రతి రోజూ యోగా చేయిస్తున్నారు అదేవిధంగా మనం కూడా పట్టణాల్లో యోగా క్లాసులకు వెళ్ళి మనము యోగా చేయటం వలన మెంటల్గా మానసికంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాము అదేవిధంగా మనకు అవకాశం కుదిరితే కుటుంబసభ్యులతో కూడా ఇలా చేయించడం వలన మనము ఆరోగ్యంగా ఉంటాము